అవును ఆవుని మహాలక్ష్మిగా ఆరాధిస్తారు అది నిజమే ఆవు యొక్క ప్రతిభాగంలో కూడా ఏదో ఒక దేవుణ్న్ని సూచిస్తారు ఆవుని గోమాతగా కూడా పిలుస్తారు ఇది నిజమే నేను దాన్ని నమ్ముతాను